నేను తెలుగును తెలుగు అనేది నా మాతృభాష నేను నా ఎల్కేజీ నుంచి ఐదవ తరగతి వరకు తెలుగు మీడియం పాఠశాలలోనే చదువుకున్నాను మొదట్లో అక్షరాలు అక్కడతో వాక్యాల్ని ఆ తర్వాత పేరాలను చదవడం నేర్చుకున్నాను అందరి కంటే తెలుగులో నా మా తరగతిలో నాకు ఒక మంచి ఉత్తీర్ణత ఉందని అనడంలో సందేహమే లేదు ఎందుకంటే తెలుగుని నేను ఉపవాచకాలు పద్యాలు అవలీలగా చదవగలిగే దాన్ని మా ఉపాధ్యాయులు కూడా నన్ను అ నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసేవారు అలాగే నా టె టెక్స్ట్ పుస్తకాలను నేను ముందుగానే చదివి వినిపించే దానిని అలాగే మిగతా వారందరూ కూడా నన్ను ఎంతగానో ప్రశంసించేవారు నా తెలుగు ప్రావీణ్యాన్ని గమనించి మా తెలుగు ఉపాధ్యాయులు నాపై ఒక ప్రత్యేక శ్రద్ధను చూపించేవారు ఈ శ్రద్ధ నన్ను తెలుగు ఇంకా తెలుగులోని ఇంకా ప్రావీణ్యతను పొందడానికి ఎంతగానో ఉపయోగపడింది నేను నా నవలలను పద్యాలను కవితలను ఇలా ఎన్నింటినో తెలుగులో రాసి చదువగలను అని విశ్వసిస్తున్నాను ఇలా తెలుగుని ఇంత ప్రావీణ్యతతో చదవడం వలన నా మాతృభాష పట్ల నాకు ఇంక ఎంతగానో గౌరవం పెరిగింది ఇలా ఒక భాషలోని అర్ధాన్ని భావాన్ని తెలుసుకొని ఒక వాక్యాన్ని అర్థం చేసుకోగలగడంలో ఉండే ఆనందం వేరే దేంట్లోనూ ఉండదని నేను గట్టిగా నమ్ముతాను ఒక నవల చదివినప్పుడు దాని నుంచి నాకు కలిగే ఒక మంచి భావన తెలుగు పట్ల నాకున్న గౌరవాన్ని ఇంకా ఇంకా పెంచడానికి ఎంతగానో దోహదపడ్డాయి పద్యాలు కవితలలో ఉండే అర్థాలు మనోభావాలు స్వభావాలు ఇలా ప్రతీదీ నన్ను తెలుగు పట్ల ప్రతీదీ నాకు తెలుగు పట్ల గౌరవాన్ని పెంపొందిస్తూనే ఉండింది ఇలా తెలుగు అనేది ఎంతో క్లిష్టమైన భాష అనే వారి నుంచి తెలుగు అనేది ఎంతో భావోద్వేగాన్ని భావోద్కథను తెలుపగల భాష అని నేను చెప్తాను